యోగా చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మనిషి బరువు తగ్గుతారు అలానే మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది దానివల్ల ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు యోగాలో నవ్వుతూ ఉంటే ఆ నవ్వడం అనేది ఒక యోగ ఆసనం ఇప్పుడు మనం యోగ ఎంత ఎక్కువ చేస్తే మన మనసుకి కాని మన బుర్రకి కానీ చాలా మంచిది ఆ మనశ్శాంతి అనేది మనకి ఎక్కడ రాదు యోగాలో ఉన్నంత మనశ్శాంతి మన ఇంకా ఎక్కడ చూడం మనం మనిషికి యోగా అనేది చాలా ముఖ్యం అవసరం కూడా పొద్దున్నే ఐదు గంటలకి లేచి యోగా చేసి తిని మళ్ళీ ఆదివారం రాగానే మార్నింగ్ యోగా చేసి తిని ఈవినింగ్ కూడా యోగా చేసి మన మనశాంతిగా బుక్స్ చదువుకుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనకి ఒత్తిడి ఉండదు సమస్యలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు